నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు నేను మీ షాప్కే వస్తాను అవునండి నేను ఎప్పుడు ఇక్కడికే మీ షాప్కే వస్తానండి అదే కొన్ని సరుకులు కావాలండి చేసుకొని నాకు డెలివరీ చేసేయండి పంచదార రెండు కేజీలండి కందిపప్పు ఒక కేజీ అండి మినపప్పు రెండు కేజీలు ఇడ్లీ రవ్వ ఐదు కేజీలండి తాజ్ మహల్ టీ పొడి అండి అర కేజీ పప్పు కేజీ వేరుశనగ గుళ్ళు రెండు కేజీలండి పెసలు రెండు కేజీలండి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ సోప్స్ కూడా ఇవ్వండి పెద్దవి ఇవ్వండి కేజీ అండి కేజీ మైసూర్ శాండిల్ సోప్స్ ఇవ్వండి మూడు రైస్ రిచ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవ్వండి రెండు మెడమిక్స్ ఇవ్వండి సంతూర్ వద్దు మెడమిక్స్ ఇవ్వండి ఆల్ ఔట్స్ ఇవ్వండి రెండు చింతపండు ఒక కేజీ ఇవ్వండి కారము ఒక రెండు కేజీలు అండి ఆశీర్వాదం ఇవ్వండి పసుపు ఇవ్వండి పసుపు జీలకర్ర ఇవ్వండి అవి ఇచ్చేయండి ఎండు మిరపకాయలు ఇవ్వండి ఏంటండీ ఇవ్వండి ఎర్రవండి వెయ్యండి ఇవ్వండి ఇంకేం వద్దండీ అదేనండి సరే అమౌంట్ నేను ఫోన్పే చేస్తానండి సరే అండి సరే